మీషోలా నేను బ్ల్యాక్ ఫాంట్ పెట్టాను ఇది బ్లూ ఉన్నట్టున్నది అరే దీన్ని క్యాన్సల్ చేసుకోవాలి ఇరువై నాలుగు గంటలలోపే క్యాన్సల్ పెట్టాలి ఇది ఇరవై నాలుగు గంటలలోపే ఇది క్యాన్సల్ పెట్టాలి లేకపోతే ఆర్డర్ వచ్చేసే ప్రమాదం ఉంటుంది వచ్చినాక కూడా క్యాన్సల్ చేసుకోవచ్చలే గానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము అది బ్ల్యాక్ అనుకున్నానే కానీ అది బ్లూ అయింది బ్లూ అంటే నైట్ బుక్ చేసుకున్నా కదా నేను నైట్ బుక్ చేసుకోవడం వల్ల అది బ్ల్యాక్ లాగా అవుపిచ్చింది మళ్ళా పొద్దున్న చూస్తే అది బ్లూ లాగా అనిపిస్తుంది అది రాకముందుకే మనము క్యాన్సల్ పెట్టుకోవాలె క్యాన్సల్ పెడుతూ ఇప్పుడు నేను